సమాజంలో ఎలాంటి చట్టాలు ఉండాలంటేనండి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎలాంటి హింసలు జరగకుండా మన గవర్నమెంట్ అనేది ఎక్కువ చర్యలు తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను అందులో ఏంటంటే ముఖ్యంగా వరకట్న సమస్యలు అనేవి ఇంకా గృహ హింస అనేది ఇప్పటి వరకూ చాలా వరకూ అయితే మెరుగుపడింది కానీ నాకు తెలిసి అయితే చాలా వరకూ అయితే నేనైతే న్యాయమనేది చూడట్లేదు అనమాట ఎందుకంటే నాకు తెలిసున్న వాళ్ళ దగ్గరే ఇప్పుడు కోర్టులో కేస్ వేసిన పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎందుకమ్మా భర్తను వదిలేసి అలా ఉంటావు ఎందుకమ్మా సమాజంలో ఏం గౌరవం ఉంటుంది మీరిద్దరూ కంప్రమైజ్ అయిపోండి అని అంటారే తప్ప భర్త మీద యాక్షన్ తీసుకోవడం వల్ల కుట్టో వాళ్ళ అత్తింటి వారి మీద యాక్షన్ తీసుకోవడం అలాంటిది అయితే నేనైతే చూడలేదండి కానీ నిజంగా మన సమాజంలో అయితే కొన్ని చట్టాల్లో మార్పులు అయితే తేవాలి అదేంటంటే మన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన కానీ ఇంకా దిశా సంఘటన కానీ ఒకసారి తలచుకుంటే మనకే భయమేస్తుంది నిజంగా అలాంటివి జరిగినప్పుడు ఆడపిల్లల మీద ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కఠినంగా వెంటనే శిక్ష అనేది పడితే కనుక ఇలాంటివి జరగవండి ఇలా కేసులని కోర్టులని కొన్ని రోజులు అలాగా గడుపుతూ ఉంటే వాళ్ళకేంటంటే ఒక రకమైన దైర్యం వస్తుంది కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలు జరిగిన వెంటనే వారికి శిక్ష అనేది మనం న్యాయస్థానంలో అమలు చేయాలి చట్టంలో ఇలాంటి మార్పులు తేవాలనేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకా మాకు పౌరులను రక్షించడానికి అయితే ఇంకా చట్టాలనేవి రావాలని నేను అనుకుంటున్నాను ఏంటంటే ముఖ్యంగా అయితే లేడీసే నండి ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ సేఫ్టీ కొరకు వాళ్ళకి యాప్లనేవి ఇప్పుడు ఉన్నాయి ఫోన్లు అవీనూ కానీ అక్కడక్కడా సెక్యూరిటీ క్రింద ఉమెన్స్ కాలేజీల దగ్గర ఇంకా లేడీస్ ఎక్కువగా పని చేసే చోట ఒకొక్క పోలీసైనా ఉంటె మంచిదని నేను అనుకుంటున్నానండి అలాగే నేరాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దొంగతనాలు ఇంకా చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ చూస్తే నిజంగా మన పోలీసులు అనే వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి చట్టంలో ఇలాంటి వాటిక్కూడా నేరాలకు వెంటనే శిక్ష పడేటట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా చాలా ఈసీగా కేస్లనేవి పరిష్కరించి శిక్ష నేరస్థులకు శిక్ష కూడా విధించాలని నేను కోరుకుంటున్నాను